ప్రిన్సిపల్ గారా అండి గుడ్ ఈవినింగ్ మేడం అమ్మ బాబు పేరు సన్నత్ అండి ఎలా చదువుతున్నాడు

ఓకే థ్యాంక్ యూ మేడం

ఓకే ఓకే చేస్తాం అండి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా థ్యాంక్ యూ మేడం ఇంకా సింగింగ్ కూడా నేర్పిద్దాం ఓకే క్లాసెస్ ఓకే

ఏ కంపల్సరీ జాయిన్ చేస్తాం కంపల్సరీ జాయిన్ చేస్తాం మేడం అవును ఓకే అంటే ఇంకా స్టడీతో పాటు మిగతావి కూడా వాళ్ళకి ఏది ఇంటరెస్ట్ ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కదా

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం మీరు సపోర్ట్ చేస్తునందుకు ఓకే ఓకే ఓకే ఓకే